ఆటలు మరియు చదువు రెండు సమానంగా ముఖ్యమైనవి నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సమగ్ర అభివృద్ధి కోసం చదువు మరియు క్రీడలు రెండిటికి సమానంగా ప్రాధాన్యత వహించాలి బోధన ప్రణాళికలో క్రీడలను తప్పునిసరిగా భాగంగా చేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది శారీరక ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు క్రీడలు శారీరిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే ప్రాథమికమైన మార్గం చదువు ఒత్తిడిని తగ్గించేందుకు ఆటలు సహాయపడతాయి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచేలా ఎండోర్ఫిన్స్ విడుదలు చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి క్రమశిక్షణ మరియు సమయ నిర్వాహణ క్రీడల్లో పాల్గొడం ద్వారా క్రమశిక్షణ సమయపాలన లక్ష్య సాధన వంటి నైపుణ్యం నైపుణ్యాలు పెరుగుతాయి విద్యార్థులు చదువుతో పాటు ఇతర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంటారు టీంవర్క్ అండ్ లీడర్షిప్ ఆటల సా ఆటలు సహకారం జట్టు పని నాయకత్వ లక్షణాలు పెంచుతాయి నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి ఇతరులతో కలిసి పనిచేయడానికి నైపుణ్యాలు ఉపయోగపడతాయి ఆత్మవిశ్వాసం మరియు గెలుపోటంలను అర్థం చేసుకోవడం క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మరియు గెలుపోటమును సహజంగా స్వీకరించే విధానాన్ని నేర్పిస్తాయి ప్రతిీ విన్ విజయం వెనుక కృషి అవసరమని అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు జీవితంలో పోటీకి సిద్ధమవుతారు క్రీడలు చదువును ప్రేరేపించి